పన్నెండోవ తేదీ పదకొండొవ నెల రెండువేలమూడో సంవత్సరం ఇరవైఅరోవ తేదీ ఐదవ నెల రెండువేలనాలుగవ సంవత్సరం ముప్పైయోవ తేదీ పదవ నెల రెండువేలఐదు సంవత్సరం ఇరవైయెనిమిదవ తేదీ పన్నెండవ నెల రెండువేలరెండు సంవత్సరం ఇరవైయోవ తేదీ తొమ్మిదవ నెల రెండువేల ఒకటోవ సంవత్సరం